నేను ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టుకున్న చీర నాకు చాలా బాగా వచ్చింది నాకు దాని మీద ఉన్న రంగులు కానీ ప్రతి ఒక్కటి బాగా నచ్చింది చీర ఒక నాణ్యత కూడా చాలా బాగుంది వాళ్ళు ఎల్లా ఎల ఎలా ప్యాక్ చేసారు అంటే దానికి చిన్న గాయం కూడా ఏమీ అవకుండా ప్యాక్ చేసి నాకు పంపించారు వాళ్ళు ప్యాక్ చేసే విధానం నాకు చాలా బాగా వచ్చింది నిన్న వాళ్ళు ఎప్పుడు అయితే ఆర్డరు పంపిస్తాను అన్నారో నాకు అప్పుడే పంపించారు నేను ఫస్ట్ టైమ్ ఆర్డర్ పెట్టుకోవడం వల్ల నాకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది దాని వల్ల నాకు ఇంకా కూపన్స్ కూడా వచ్చినాయి దా ఆ కూపన్స్ వల్ల నేను ఇంకా అంటే ఇంకా తక్కువ రేట్కి చీరలు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఫస్ట్ ఆర్డర్ వల్ల నాకు చాలా బాగా చీర వచ్చింది నాకు చీర నచ్చి ఎంత నచ్చింది అంటే చాలా బాగా చీర నచ్చింది నాకు దాని వల్ల ఫస్ట్ ఆర్డర్ కాబట్టి వాళ్ళు చాలా అంటే చాలా డిస్కౌంట్ ఇచ్చి నాకు చీరని పంపించారు ఎంత బేగా పంపించారు అంటే నాకు వాళ్ళు పంపించిన టైంకి నాకు చీర నా దగ్గరకి వచ్చింది ఆ చీరను చూసిన వెంటనే నాకు ఎంత నచ్చింది అంటే చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్ ప్రతీదీ నచ్చింది